మన ప్రస్తుత తెలంగాణ గవర్నమెంట్లో ఉన్న రైతులకి ప్రజెంట్ స్కీములో రైతుబంధువు ఇంకా అలాగే అగ్రికల్చర్ స్కీమ్స్ అన్నమాట ఈ అగ్రికల్చర్ స్కీమ్ క్రింద రైతుబంధు అనీ ఎన్నో రైతులకి ఎంతో మందికి ఎంతో సహాయపడుతున్నాయి చాలా మందికి ఎంత సమస్యలు ఉన్నా వీటి వల్ల ఎంతో కొంత వరకు సాయపడుతున్నాయి ఈ రైతుబంధు ఇంకా అగ్రికల్చర్ స్కీమ్స్ ప్రతీ సీజన్కి ప్రతీ క్రాప్కి వాళ్ళకి ఈ ఈ డబ్బులు అనేవి వాళ్ళ అకౌంట్లో పడుతూ ఉంటాయి ఈ స్కీమ్స్ అనేవి ఎంతో మందికి ఉపయోగపడుతున్నాయి అలాగే చెప్పాలంటే ఇంకా చాలా మందికి ఉపయోగపడే ఉపయోగపడట్లేదు అని చెప్పలేము కానీ పూర్తిగా ఇవి వాళ్ళని ఆదుకోలేకపోతున్నాయి ప్రజెంట్ ఉన్న మన గవర్నమెంట్లో ఈ స్కీమ్స్ చాలా మందికి అంత అందుబాటులో లేవు చాలా తక్కువ మందికి మాత్రమే ఇవి అందుతున్నాయి ఇవి అందాలి అంటే మనం ఉన్న మన రాష్ట్ర గవర్నమెంట్ దీనిపైన ఇంకో ఎంతో ఆలోచించి ఇంకా అందరికీ అందేటట్టు చూడాలి ఇలాంటివి ఇంకా మనం సపోర్ట్ చేస్తూ ఉండాలని కాదు ప్రజెంట్ మనకి లాస్ట్ తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ రైతుబంధని అని అగ్రికల్చర్గా కొంచెం ఎంతో పాటు సమయానికి అందేవి ఎంతోమంది రైతులకి కానీ ఇప్పుడున్న ప్రభుత్వం మారిన తరువాత ఈ రైతు బంధువు ఇంకా ఈ స్కీమ్స్ అందడమే లేదు చెప్పాలంటే ఇప్పటికే చాలా ఆలస్యం అయింది ఎంతో మంది రైతులు దీనివల్ల ఇబ్బంది పడుతున్నారు రైతులకి ఆ సహాయం అందక పోవడంతో చాలా మంది ఆత్మహత్యలు చాలా ఎంతో మంది చేసుకుంటున్నారు ఒకప్పుడు ఈ రైతుబంధు స్కీమ్స్ లేనప్పుడు చాలా మంది ఎంతో కష్టాలు పడ్డారు ఆ అంటే సమయానికి డబ్బులేక ఎంతో బ్రతుకుదెరువు కూడా లేకుండా చాలా మంది కష్టపడ్డారు కానీ ఇలాంటి స్కీమ్స్ ఉన్నప్పుడు రైతులకు ఎంతో ధైర్యంగా అనిపించింది మన మన ప్రభుత్వం దీని గురించి ఇంకా ఎన్నో అభివృద్దులు చేయాలని అనుకుంటున్నాము రైతు లేకపోతే మనకి తిండి లేదు ఇప్పుడున్న కాలంలో తినేవారు ఎక్కువైపోయారు పండించే వాళ్ళు తక్కువున్నారు అలానే మన రాష్ట్రంలో అయినా సరే మన దేశంలో అయినా సరే పండించే వారికి ఎక్కువ విలువ ఇస్తూ ఉండాలి అలాగే పండించాలి మనం కూడా అండ్ ఇంకా ఎంతో మనం చేయాలి ఇంకా ఈ రా రైతు బంధువైనా సరే ఇంకా అగ్రికల్చర్ స్కీమ్స్ అయినా సరే ఇవి రెండే మనకి రైతులకి సరిపోవని చెప్పవచ్చు ఎందుకంటే ఇవి ఎంత ఉన్నా కానీ రైతులు కష్టాలు మాత్రం తగ్గట్లేవు నా నా వరకు ఇస్తే ఇవి కాకుండా ప్రతీ రైతుకి నేను ఎలా డబ్బు అవసరం మన రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే తీరుస్తూ ఉండాలి ఎందుకంటే అన్నప్పుడు వాళ్ళ కుటుంబం అయినా సరే వాళ్ళ వారైనా సరే కొంచెం వాళ్ళకి డబ్బు అవసరాలు అనేవి తీరతాయి వాళ్ళకు ఒక సహాయంగా ఉంటుంది ఎందుకంటే ప్రతీ రైతుకి వాళ్ళ పొలాలు ఎంతో ముఖ్యమైనవి అలాగే వాళ్ళ పంట కూడా వాళ్ళకి ఎంతో ప్రాణమైనది మనం మన రైతుని మనం కాపాడుకుంటే రేపు మనలని మనం కాపాడుకుంటాము అలాగే మనం కూడా అగ్రికల్చర్ని ఎంతో సపోర్ట్ చేస్తూ ఉండాలి లేకపోతే రేపటికి మనకు తినడానికి తిండి ఉండదు పండించడానికి రైతు ఉండడు ఈ అగ్రికల్చర్స్ ఇంకా ఈ రైతుబందువైనా కానీ త్వరలో అన్నీ ప్రతీ రైతుకి అందేటట్టు మనం చూడాలి అలానే మన గవర్నమెంట్ అయినా సరే మన మనకి ఉన్న ఇప్పుడున్న రాష్ట్ర గవర్నమెంట్ అయినా సరే దీని గురించి ఇంకా ఆలోచిస్తూ ఇంకా రైతులకి ఇంకా ఎన్నో ప్రయోజనాల స్కీమ్స్ ఇంకా అలానే ఇంకా ఇలాంటి రైతుబంధు అనే ఇంకొక ఉపయోగాలు ఆయన ఇంకా అని కొనుక్కుని ఐడియాస్ ఇంకా క్రొత్తవి తీసుకొస్తూ ఉంటే రైతులు ఇలాంటి కష్టాలు పడకుండా మన కోసం వండుతారు చి పండిస్తారు అలాగే మనం కూడా తినడానికి అయినా సరే బ్రతకడానికి అయినా సరే తిండి అవసరం ఎంతనో రైతు అవసరం కూడా అంతే అని మనం తెలుసుకోవచ్చు ఇప్పుడున్న మన రాష్ట్రంలో చాలా మంది రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు టైంకి కరెంటు లేక టైంకి వాటర్ లేక అలాగే ఈ సమస్యల వల్ల ఇంకా పంట రాకపోవడం సమయానికి దీని వల్ల ఎన్నో నష్టపడుతున్నారు రైతులు ఈ నష్టాన్ని తగ్గించాలంటే మన మన రాష్ట్ర గవ గవర్నమెంట్ ఈ కరెంటు ఇంకా ఈ వాటర్ ఈ నీళ్ళ సమస్యలను ఇంకా తొందరగా తీరుస్తూ అలాగే మనకున్న ప్రెజెంట్ గవర్నమెంట్ వీటి మీద ఇంకా ఎన్నో ఆలోచనలు క్రొత్త క్రొత్తగా తెస్తూ రైతుకి ఉన్న కష్టాలు తగ్గిస్తే ఈ రైతు ఆత్మహత్య అనేది ఆలోచించడు దాని గురించి ఆలోచించరు మనం కూడా ఎంతైనా రైతు గొప్పతనం తెలుసుకుంటూ రైతులకి సహాయపడుతూ ఉండాలి గవర్నమెంట్ అనేది ఒక్క రోజులో అనుకునే పని కాదు అలాగే మనం కూడా ఊరుకుంటే ఇలానే రైతులకి అన్యాయం జరుగుతుంటుంది మనం కూడా రైతుల కోసం పోరాడుతుంటే రైతులకి న్యాయం జరిగే పండించేవాడికి ఎలాంటి కష్టం ఉండదు ఎంతైనా పండించేవాడే రాజు అవుతాడు కాబట్టి మనం ఎప్పటికీ రాజులం కాము పండించేవాడు రాజు కాబట్టి రాజుని గౌరవిస్తూ మనం కూడా అలానే ఈ గవర్నమెంట్ నుంచి మనం కోరుకునేది ఒక్కటే నా వరకు రైతు అనే వాడు దేవుడు కాబట్టి వాడికి ఉన్న సహాయం మనం చేసి పెట్టాలి వాళ్ళకి కావాలసిన సహాయం కాలానికి అందాలి అదే నేను కోరుకునేది